నమస్కారం అండి నేను మీకు ఫోన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒక ఫిర్యాదును మీకు తెలియజేయాలని అకుంటున్నాను అదేమిటంటే గత కొద్దిరోజుల క్రితమే నేను దూరపాటి ప్రయాణం చేయడం కొరకు మీ యాప్ ద్వారా క్యాబ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది అందులో ముందుగానే మీతో రుసుము గురించి మాట్లాడడం జరిగింది కాని ఇక్కడ వచ్చినటువంటి డ్రైవర్ గారు ఆ రుసుము కంటే అధికమైన రుసుమును చెల్లించమని అడుగుతున్నారు కావున ఇది సమంజసం కాదు దీని గురించి మీకు తెలియపరచడానికి దీని గురించి ఒక ఫిర్యాదు అనేది మీ వద్ద నమోదు చేయడానికి నేను ఈ ఫోన్ అనేది చేయడం జరిగింది మీతో మాట్లాడిన ధరే నేను చెల్లించవలసిందిగా మీరు అతనితో మాట్లాడాలని కోరుకుంటున్నాను అలాగే డ్రైవర్కు నేను ఎటువంటి అధికమైన రుసుము చెల్లించను ఒకవేళ చెల్లించవలసి వస్తే ఆ రుసుము కేవలం మీ యొక్క కంపెనీకి మాత్రమే చెల్లిస్తానని తెలియజేస్తున్నాను